ఈ రోజులలో పిల్లలు చాలా ఎక్కువ స్క్రీన్స్ ముందర సమయం గడుపుతున్నారు ఎందుకంటే

అదే వాళ్ళకి వ్యసనంగా మారిపోయి ఆ స్క్రీన్స్ ఆ ఫోన్ లేకపోతే వాళ్ళు తినలేరు అంతెందుకు మా అల్లుడు వాడు ఫోన్ లేకపోతే తినలేడు స్కూల్ నుంచి వచ్చి ఫోన్ పట్టుకుని నైట్ టెన్ నైట్ టెన్ లెవెన్ ట్వల్ దాకా చూస్తుంటాడు దీనివల్ల చాలా దీనివల్ల చిన్నచూసే పిల్లలకి ఐ సైట్ వస్తుంది హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అదే అప్పటి కాలంలో అయితే మన తాతలు మన నాన్నలు చూడచ్చు మనం వాళ్ళు ఎంత హెల్దీగా ఉన్నారో వాళ్ళకి అసలు ఫోన్ అప్పటికాలంలో ఫోన్ లేకుండే అంతెందుకు నా నా కాలంలో కూడా ఫోన్ లేకుండే ఈ మధ్యన ఫోన్లు బాగా ఎక్కువ అయినాయి అందుకోసం మన పాతవాళ్ళు ఎంత హెల్దీగా ఉన్నారో చూడచ్చు వాళ్ళకి ఏ రోగం ఏ నొప్పి లేకుండా చాలా హెల్దీగా ఉన్నారు అప్పట్లో వాళ్ళ వాళ్ళు ఎన్నెన్నో ఆటలు ఆడేవారు ఆ ఆటలు ఆడడంలో వాళ్ళు ఎంతో ఇప్పటికి హెల్దీగా ఉన్నారు హెల్దీ ఫుడ్ తిన్నారు అప్పటి వాళ్ళకి ఫోన్ అంటే కూడా ఏంటో తెలియదు కానీ ఇప్పటి పిల్లలకి ఫోనే ప్రపంచం ఫోనే సర్వస్వంగా బ్రతుకుతున్నారు ఆ ఫోన్ లేనిదే వాళ్ళు ముద్ద కూడా తింటలేరు దాన్ని ఆపడానికి దాన్ని ఆపడానికి మనం చేయాల్సింది ఏం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫోన్స్ ఇవ్వడం ఆపేయాలి వాళ్ళ ముందు ఫోన్స్ వాడడం ఆపేయాలి వాళ్ళ వాళ్ళకి బై బయటకి వెళ్ళి ఆడుకోమని చెప్తుండాలి ఏందుకంటే బయటకి వెళ్ళి ఆడడం వల్ల మన హెల్త్ చాలా హెల్దీగా ఉంటుంది అదే ఒకప్పుడు మన మనమే ఒక సండే సండే సండే కోసం ఒక వన్ వీక్ వెయిట్ చేస్తుండే అరే ఎప్పుడు వస్తుంది సండే రావాలి వస్తే క్రికెట్ ఆడచ్చు బయటకి వెళ్ళచ్చు ఫ్రెండ్స్తో వాలీబాల్ ఆడచ్చు కబడ్డీ ఆడచ్చు అని ఎంత ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తుండే అదే ఈ జనెరేషన్ పిల్లలు మాత్రం బయటకి వెళ్ళి ఆడుకోండిరా అన్నాకానీ ఫోను ల్యాప్టాప్ ట్యాబ్ అని వాటి ముందు కూర్చుని సినిమాలు గేమ్స్ ఆడుతున్నారు ఈ ఫోన్లో చాలా ఈ జనరేషన్ పిల్లల లైఫ్ అవుతుంది స్క్రీన్ల ముందర కూర్చుని చా చాలామంది పిల్లలు చా అది అమ్మాయి కావ్వచ్చు అబ్బాయి కావ్వచ్చు స్క్రీన్ ముందర వాళ్ళ లైఫ్ అంతా స్క్రీన్ ముందర కూర్చుంటున్నారు అలా కూర్చోడం వల్ల చిన్నచిన్న పిల్లలకి సైట్ వస్తుంది హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి సరిగా విటమిన్ డీ విటమిన్ ఈ ఉండటం లేదు అదే మన మన పెద్ద పెద్దలను చూడచ్చు ఎంత హెల్దీగా ఉన్నారో దీన్ని అరికట్టాలి అంటే ఒకటే కారణం మన మనం వాళ్ళకి ఇవ్వద్దు ఇవ్వకుండా స్కూల్స్లో ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి లైక్ ఫోన్స్ పక్కకి పెట్టి ఫోన్స్ ముట్టుకోవద్దు ఒక వన్ వీక్ వరకి వన్ మంత్ వరకి ఫోన్స్ లేకుండా జీవితం ఎలా ఉంటుంది అదే ఫెండ్స్తో బయటకి వెళ్ళి ఎక్కువ స్పోర్ట్స్కి ఇంటరెస్ట్ చూపించాలి స్కూళ్ళలలో దానివల్ల వాళ్ళు ఫోన్స్ని మర్చిపోయే ఛాన్సెస్ ఉన్నాయి ఆ క్రికెట్ కబడ్డీ ఖోఖో ఇలాంటివి బాగా ఆడిపించాలి వాళ్ళకి ఇంటరెస్ట్ వచ్చేలాగా చేయాలి మనం ఎలా ఎలా చేయాలంటే వాళ్ళకి సండే వచ్చినా ఈవినింగ్ వచ్చినా ఈవినింగ్ లోపల క్రికెట్ ఆడడానికి బయటకి వెళ్లిపోవాలి షటిల్ ఆడడానికి బయటకి వెళ్ళిపోవాలి అలా చేయాలి మనం అంతా మన పేరెంట్స్ మీద ఈ జనెరేషన్ మీదనే డిపెండ్ అయ్యి ఉంది పేరెంట్స్ ఎలా చెప్తే అలా వింటారు పిల్లలు సో మెయిన్ రూట్ పేరెంట్స్ వా ఫస్ట్ వాళ్ళతో వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళకి కరెక్ట్ గా ఉంటే అంతా అంతా కరెక్ట్ ఉంటుంది వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ జాబ్ చేసుకోవడానికి మన పిల్ల ఈ పిల్లల లైఫ్ని ఖరాబ్ చేస్తున్నారు ఆ స్క్రీన్స్ ముందర కూర్చోబెట్టి ఇక్కడ ఆ స్క్రీన్స్ ముందర కూర్చుని ఆ పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ జాబ్స్ సక్సెస్ఫుల్ చేసుకుంటున్నారు ఫస్ట్ ఆ పేరెంట్స్ మైండ్ సెట్ని మార్చాలి పేరెంట్స్ పిల్లల మైండ్ సెట్ని మార్చాలి ఆ ఫోన్లు ఇవ్వద్దు బయటకి వెళ్ళి క్రికెట్ ఆడుకోరా బయటకి వెళ్ళి ఆడుకోండ్రా పిల్లలతో ఆడుకోండ్రా అని చెప్పా చెప్పాలి అలా చెప్పడం వల్ల వా వాళ్ళు కూడా వాళ్ళకి అర్థం అవుతుంది ఏది నాకు ఇష్టమైన గేమ్ ఏది ఇప్పుడు జనెరేషన్ వాళ్ళకి వెళ్ళి నాకు ఏది ఇష్టమైన గేమ్ రా అంటే వాళ్ళు పబ్జీ ఫ్రీ ఫైర్ అంటున్నారు ఏంటంటి ఈ పబ్జీ ఫ్రీ ఫైర్ పబ్జీ ఫ్రీ ఫైర్ కాదండి క్రికెట్ కబడ్డీ ఖోఖో ఇవి కదా మనకి గేమ్స్ ఇది కదా క్రికెట్ కూడా ఒక సినిమాలాగా అయిపోయిందండి క్రికెట్ ఆడాలి మనం ఆడగలం అని చెప్పి మనం ప్రూవ్ చేయాలి కానీ క్రికెట్ స్క్రీన్ స్క్రీన్ మీద చూసుకుని కూర్చుంటున్నారు నైట్ ట్వల్ అయినా చూసే చిన్న పిల్లలు స్క్రీ ఫోన్స్ ముందుర కూర్చుని పలకడంలేదు ఆ పేరెంట్స్ ఎందుకు ఇలా చేస్తున్నారో నాకు అర్థం అవ్వట్లేదు మా అల్లుడు మా అల్లుడు నిన్న కాక మొన్న ఒక టూ ఇయర్స్ ఉంటాయి వాడికి వాళ్ళ అమ్మ ఫోన్ ఇచ్చేసింది వాడుకూడా ఫోన్ లేకపోతే తినడు బయటకి వెళ్ళి వాడు అసలు బయటకి వెళ్ళి పిల్లలతో ఆడుకోడు ఇంట్లోనే ఉంటాడు ఆ ఫోన్ ఆ ఫోన్ చూపించుకుంటు తినబెట్టాలి వాడు ఏడ్చినా ఫోన్ ఇవ్వాలి అది అంతా అలా మార్చేసారు వాళ్ళ పేరెంట్స్ నేను ఎంత తిట్టి వాళ్ళు ఎంత తిట్టినా వాళ్ళు వాళ్ళ మమ్మీ ఏమీ అనదు నేను వాడినీ తిడతాను ఆ ఫోన్ వాడకురా ఆ ఫోన్ వాడకురా సైట్ వస్తుంది అని వాళ్ళ మమ్మీని వాడినీ తిడతాను దానివల్ల వాడి హెల్త్ ఖరాబ్ అవుతుందని నాకు తెలుసు వాడికి సైట్ వస్తుంది అని నాకు తెలుసు సో నేను మాత్రం నా ఫోన్ అసలు ఎవరికి ఇయ్యను వాడు ఎంత ఏడ్చిన కానీ వాళ్ళ ఫోను నా ఫోన్ మాత్రం అసలుకు ఇవ్వను మనం చేసేది వాళ్ళ మంచి కోసం కదా ఈ స్క్రీన్ ఎక్కువ వాడడం వల్ల మా అల్లుడే కాదు ఎంతోమంది పిల్లలు ఎంతోమంది పిల్లలు వాళ్ళ పేరెంట్స్ అంతా వాళ్ళ వాళ్ళ వర్క్ చేసుకోవడానికి ఆ స్క్రీన్ ముందుర కూర్చూబెట్టి ఆ కార్టూన్స్ ఆ టీవీ ఆ ఫోన్ ఆ ల్యాప్టాప్ వీటి ముందుర కూర్చో పెట్టి వెళ్ళిపోతున్నారు వాళ్ళకి మైడ్లో ఫిసిక వాళ్ళు మైండ్లో ఫిక్స్ అయిపోతారు లైక్ ఇదే మా లైఫ్ ఇదే మా ప్లే ఇదే మా ఫన్ ఇదే మా ఎంజాయ్మెంట్ అని దానికే ఎడిక్ట్ అయిపోతున్నారు బాగా సో ఇదంతా మనం అరికట్టాలి అరికట్టాలి అంటే ఏం లేదండి మనం స్కూల్స్లలో మన పే ఇళ్ళలో ఫోన్స్ గురించి అవైర్నెస్ ఇవ్వాలి క్రికెట్ అవుట్ అవుట్డోర్స్ గురించి ఎక్కువ మాట్లాడాలి అవుట్ అవుట్డోర్స్ బాగా ఎక్కువ గేమ్స్ ఆడిపించాలి ఇంటికాడ ఉన్న పిల్లలని ఇంట్లో ఇంట్లోనుంచి బయటకి వెళ్ళు ఆడుకో ఆడుకోరా అని చెప్పాలి అలా చెప్పడం వల్లనేమో వాళ్ళకి అట్లీస్ట్ అర్థం అవుతుంది ఇట్లా చేస్తే వాళ్ళకి హెల్త్ హెల్త్ హెల్దీగా ఉంటారు వాళ్ళు హ్యాపీగా ఉంటారు